నేను వంటలు ఎక్కువగా ఎప్పుడు అంత ఎక్కువగా చేయలేదు కానీ ఎప్పుడైతే కోవిడ్ టైం మొదలైందో అప్పటినుండి నేను వంటలు ఎక్కువగా స్టార్ట్ చేయడం చేసాను అండి అంటే వంటలు మొదలుపెట్టాను చిన్నగా నాకు అప్పటివరకు అయితే సరిగ్గా వంటలు చేయడం వచ్చేది కాదు కానీ కోవిడ్ తర్వాత నుండి అందరూ ఇంట్లో లాక్డౌన్ కాబట్టీ అందరూ ఇంట్లోనే ఫ్యామిలీతో గడపడం అన్ని పనులు నేర్చుకోవడం కోవిడ్లోనే జరిగింది అండి అలా కోవిడ్లో వంటలు నేర్చుకునేటప్పుడు మన సంస్కృతికి చెందిన వంటలు అయితే చాలానే వండాను అండి అంటే గోంగూర పచ్చడి కావచ్చు క్యాబేజి కాలిఫ్లవర్ అవన్నీ చాలానే వండాను గోంగూర పచ్చడి అంటే అందరూ ఇష్టపడతారు అండి గోంగూర పచ్చడి ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు గోంగూర పచ్చడి అయితే చాలా బాగా వండాను అండి మన సంస్కృతికి అయితే అది చాలా ఫేమస్ కూడా గోంగూర పచ్చడి ఇంకా కేరళకి చెందిన బనానా చిప్స్ ట్రై చేసాను అండి ఒకసారి బనానా చిప్స్ కూడా చాలా బాగా వచ్చాయి ఫస్ట్ టైం చేసినప్పుడు అంతగా రాలేదు కానీ టూ త్రీ టైమ్స్ అలా ట్రై చేస్తూ చేస్తూ బ బనానా చిప్స్ కూడా చాలా బాగా వచ్చాయి అనిపించాయి నెక్స్ట్ కేరళకి బనానా చిప్స్ అనేవి చాలా ఫేమస్ అండి అక్కడ అవి ఎక్కువగా తింటూ ఉంటారు బనానా చిప్స్ మనకి ఇక్కడ అంతగా దొరకవు కానీ కేరళ వాళ్ళకి అయితే ప్రతీ ఫంక్షన్లో ఏ ఫెస్టివల్ అయిన ఏ వేడుక జరిగిన సరే వాళ్ళకి బనానా చిప్స్ అనేవి కంపల్సరిగా వాళ్ళు పెట్టుకుంటారు మనకి ఇక్కడ గోంగూర పచ్చడి వంకాయ కర్రీ ఇక్కడ మనకి ఎలా అయితే ఫేమస్సో అక్కడ కేరళ సైడ్కి వచ్చేసి బనానా చిప్స్ కొబ్బరి నూనెతో చేసిన బనానా చిప్స్ అండి అవి అవి చాలా ఫేమస్ వాళ్ళకి అలా నేను కేరళకి చెందిన బనానా చిప్స్ వంటకము అయితే నేను చాలా సార్లు ట్రై చేసాను చాలాసార్లు వండాను అండి